మన భారతదేశాన్ని ఎక్కువగా ఉత్తర భారతదేశం అంటారు దక్షణ భారతదేశం అంటారు ద మనమే మనము ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం దక్షణ భారతీయులు అంటారు ఉత్తర భారతీయులు అయితే ఎక్కువగా హిందీ మాట్లాడుతారు దక్షణ భారతీయులు అయితే వేరే వేరే భాషలు మాట్లాడుతారు వారి రాష్ట్రాన్ని బట్టి రాజకీయ వ్యవస్థ కూడా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది మరియు కాంగ్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అదే దక్షణ ప్రాంతానికి వచ్చేసి ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు తమిళనాడు తీసుకున్నాం అనుకో ద్రవిడ మూలకం ఆ పార్టీ ఉంటుంది అదే తెలంగాణ అయితే టీఆరెస్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్సిపీ ఉంటుంది దక్షణ భారతదేశంలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు అనేది వారి వారి రాష్ట్రాలను బట్టి ఉంటుంది ఉత్తర భారతదేశంలో అయితే ఎక్కువగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది మన మోడీ ప్రభుత్వం ఎక్కువగా ఉత్తర భారతదేశాన్ని బాగా డెవలప్ చేస్తుంది దక్షణ భారతదేశం కొంచెం కూల్ గా ఉంటుంది ఉత్తర భారతదేశం కొంచెం వేడిగా ఉంటుంది అదే ఆహార పదార్థాలైతే ఉత్తర భారతీయులు ఎక్కువగా రొట్టెను తింటారు దక్షణ భారతీయులు ఎక్కువగా అన్నం తింటారు మళ్ళీ వారి భాష ఎక్కువగా ఉత్తర భారతీయులు ఎక్కువగా హిందీ భాష మాట్లాడతారు దక్షణ భారతీయులు వారి ప్రాంతీయ భాషలే ఎక్కువగా మాట్లాడతారు ఉత్తర భారతదేశం దిక్కు ఎక్కువగా చదువు చదువుకుంటూ బాగా ఫాస్ట్ గా ఉంటారు మన భారత దేశంలో యుపీఎస్సీ ఐపీఎస్ మళ్ళీ ఎస్ఎస్సి రైల్వే వంటి బ్యాంక్ వంటి పోస్టులు ఎక్కువగా ఉత్తర భారతీయులు మాత్రమే ఎక్కువగా జాబ్స్ తెచ్చుకుంటారు ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉత్తర భారతీయులై ఉంటారు అదే దక్షణ భారతీయులకు వాళ్ళకు ఇంత అవగాహన లేకుం లేదు కాబట్టి ఉత్తర భారతదేశం కంటే దక్షణ భారతదేశంలో అక్షరాస్యత తక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉత్తర భారతీయులు ఎక్కువగా అన్నీ ఇంటరు పూర్తి చేసుడుతోనే వాళ్ళు జాబ్స్ పైన బడి జాబ్స్ కొట్టుకుంటుంటారు అదే దక్షణ భారతదేశంలో అయితే ఇంటర్ అయిపోవాలి డిగ్రీ పూర్తి చేయాలి అవన్నీ పూర్తి అయినాకనే జాబ్ వైపు వెళ్ళిపోతారు అప్పటివరకు వారి ఏజ్ అనేది అయిపోతుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు కేం కేంద్రంలో ఉద్యోగాలు అనేవి ఎక్కువగా అందిపుచ్చుకోవటం లేదు ఆహార విష ఆహారంలో చాలా తేడాలు ఉంటాయి ఈ బట్టలు గూడా వాలి కల్చర్ ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాలి కల్చర్ ని బట్టి వా బట్టలు ధరిస్తూ ఉంటారు